ఆ హలో ఏమేమి ఉన్నాయమ్మ ఫ్రూట్స్ ఓ పెద్ద పెద్ద ఆపిల్స్ కాస్ట్ ఎంత

పెద్ద ఆపిల్స్ ఎంతకి ఇస్తారండి ఒక వన్ కేజీ ఒక వన్ సిక్స్టీకి కి ఇవ్వరా ఒక మేము కొంచెం ఎక్కువనే తీసుకుంటాం ఒక త్రీ కేజీస్ ఇవ్వండి గువా ఎంత మీరు చ మరి ఎక్కువ చెప్తున్నారు కాస్టు సెవెన్టీకి ఇవ్వరా అండి ఒక టూ త్రీ కేజెస్ తీసుకుంటాం కదా ఇవ్వచ్చు కదండి అట్లీస్ట్ సెవెన్టీ ఫైవ్ కన్నా ఇవ్వండి కనీసం ఎయిటీ కన్నా ఇవ్వండి ఎయిట్ అబ్బా అక్క ఎయిటీ ఫైవ్కు ఇవ్వండి అదే ఎప్పుడు మీ దగ్గరకే వస్తాం కదా ఎంతో కొంత అడ్జస్ట్ చెయ్యండి ఓకే ఓకే